నేను కాకినాడలో నివసిస్తున్న ఒక వ్యక్తిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి వార్తలు గురించి తెలుసుకోవడం ముఖ్యము అని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను వారిని వార్తా పత్రికలు చదవటానికి ప్రోత్సహిస్తాను నేను వారికి చదివి వినిపిస్తాను వారు నాకు చదివి వినిపిస్తారు నేను వార్తల గురించి తెలుసుకోవడానికి ముఖ్యం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇది ఈ వారికి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు వారి స్వతంత అ అభిప్రాయాన్ని రూపొందించుకోవడానికి సహాయపడుతుంది వార్తా పత్రికలు తాజా వార్తలను అందిస్తాయి ఇది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక గొప్ప మార్గం అవి ఈ వివిధ కోణాలు నుండి కథలు ను కూడా ఆ అందిస్తాయి ఇది ఈ మరింత సమగ్రమైన అవగాహన అందించడంలో సహాయపడుతుంది నేను నా పిల్లలను వార్తాపత్రికల చదవటం ఎలా నే నేర్పించాలో ఇక్కడ కొన్ని చిట్కాలను అవలంభిస్తున్నాను వారిని చిన్నపి వయసు నుండి వార్తలు గురించి మాట్లాడడం వారికి వారితో వార్తలను చదివించడం వారి ద్వారా వారు వార్తలను ఎలా అర్థం చేసుకోవాలో మరియు వాటిపై ఆ ఆలోచించడం ఎలా నేర్చుకోవాలో మీరూ వారికీ సహాయపడవచ్చును వారూ నీ వార్తలను చదవడానికి ప్రోత్సహించడం వార్తాపత్రికలు లేదా వార్త చానల్స్ ను కొనుగోలు చేసుకోవడం మరియు వారికి వాటిని చదవడానికి ప్రోత్సహించడం వారితో వార్తలను చదివించండి వారికీ చదివినా విన్ వినిపించడం ద్వారా వారు మీరు వారీకీ ఈ వార్తలను ఆసక్తిరంగా మరియు స్నేహపూర్వకంగా చేయవచ్చును వారిని వారిని ఈ వార్తల గురించి ప్ర ప్రశ్నలు అడగడం వారిని వార్తల గురించి మీరు ఆలోచించే విధానాన్ని చెప్పడానికి ప్రోత్సహించండి నేను నా పిల్లలుకు వార్తాపత్రికను చదివించడం ద్వారా వారు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు వారి స్వతంత అభిప్రాయాలను రూపొందించుకోవడానికి సహాయపడుతున్నానని నేను నమ్ముతున్నాను ఇది వారికి ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది అవి ఈ విద్యార్థులు ఉద్యోగాలు మరియు కోమార దశలో ఉన్నవారుగా జీవితంలో విజయవంతం కావడానికి సహాయ పడతాయి